నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అందులో నాకు పూలు కాని పండ్లు కూరగాయలు ఇలాంటి ప్రతి ఒక్క చెట్లను పెంచడం అంటే నాకు చాలా ఇష్టం అది పూలల్లో తీసుకున్నట్లయితే రోజా పువ్వు గాని ఇలా రోజా పూలు తామర పువ్వులు ఇలాంటి పూలు పెంచాలంటే చాలా ఇష్టం అదే విధంగా కూరగాయలు టమాటా కాయ కాని బెండకాయ కాని ఇలాంటివి చెట్లను పెంచాలంటే నాకు చాలా ఇష్టము అంతేకాకుండా పండ్లలో థెరపీస్ పండు కాని మళ్లీ వచ్చేసరికి ఆరెంజ్ పండు కాని ఇలా నాకు చెట్లు పెంచాలంటే చాలా ఇష్టం కానీ దానికి తగిన విత్తనాలు ఆ మట్టి వచ్చేసరికి మంచి పోషకాలతో ఉన్నట్లు ఉన్నట్లు ఉంటే చెట్టు బాగా పండుతుంది పంట పంటలు బాగా అంటే ఆ యొక్క పంట మనం వేసిన విత్తనాలు మట్టి మంచిగా ఆరోగ్యంగా ఉన్నట్లయితే మనం అనుకున్న చెట్లను బాగా పెంచవచ్చు అందు అందుకోసం ఆ యొక్క చెట్లను ఉపయోగించడానికి ప్రతి ఒక్క విషయం చాలా ముఖ్యమైనది అందుకోసం మనము ఉపయోగించే విత్తనాలు మట్టి ఆరోగ్యంగా ఉండడం వల్ల మనం వేసే విత్తనాలు నీళ్ళు ఆ ప్రతి ఒక్కటి మంచిగా యూజ్ ప్రతి ఒక్కటి సమగ్రంగా యూజ్ చేసినట్లయితే ఆ యొక్క చెట్లు మంచిగా పెరిగి ఆ యొక్క ఆ యొక్క పండ్లు కానీ ఆ యొక్క రుచిదనం ఎంతో ఉంటుంది అలా నాకు ఇలా ఎన్నో చెట్ల పెంచాలంటే చాలా ఇష్టం అది దరపీసు పండు కాని టమాటో కాని బెండకాయ లేదంటే పూలను చూస్తే తామర పువ్వు రోజా రోజా పువ్వు రోజ్ కాని ఇలా జాస్మిన్ కాని ఇలా ఎన్నో చెట్లు పెంచాలంటే ఇష్టం కానీ ఆ చెట్లను పెంచాలంటే దానికి తగిన బలం వచ్చేసరికి విత్తనాలు ఆ యొక్క మట్టిలో ఉన్నట్లయితే మనం వేసిన విత్తనాలు చెట్టుకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది బాగా పండుతుంది అలా ప్రతి ఒక్క విషయాన్ని చేయకముందు ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ ఈ పని చేయవచ్చా చేయలేమా ప్రతి ఒక్క విషయాన్ని చూసి చేయడం వల్ల మనము చెట్లను నాటినప్పుడు ప్రతి ఒక్క చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది దాని నుంచి వచ్చే పోషకాలు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది పరిగణిస్తుంది ప్రశాంతతను ఆనందాన్ని అనుభూతిని ఎన్నో ఇస్తుంది ఇలా ప్రతి ఒక్క చెట్లను నాటాలని నాకు చాలా ఇష్టం దాని దాని కంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఈ యొక్క విత్తనాలు పూల చెట్లు కాని పండ్లు చెట్లు కాని కూరగాయలు చెట్లు కాని ఇలా ఈ యొక్క విత్తనాలు పూల విత్తనాలు పండ్ల విత్తనాలు కూరగాయల విత్తనాలు వేసి అవి అవి వచ్చేసరికి నాకు చాలా ఇష్టమైనవి వాటి నుండి వచ్చే అనుభూతి నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కటి మన నుంచి చేసి మనం తీసుకుంటున్నాము అంటే ప్రతి ఒక్కటి చాలా అందంగా ఉంటుంది అంతే దానివల్ల ప్రతి ఒక్క విషయం చేసే ముందు నేను ఆలోచించి చే చేయాలి